నేను ఎక్కువగా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అదే విధముగా నేను ఏఐ ఫోర్ భారత్ అంతే కాకుండా ఎక్కువగా నేను ఫేస్బుక్ను కూడా వాడుతూ ఉంటాను ఎందుకంటే నాకు ఇవి చాలా అవసరమైన యాప్లు అంతేకాకుండా నేను ఎక్కువగా యూట్యూబ్ చూస్తూ ఉంటాను ఇది నాకు సామానిక మాధ్యమాలను సొషల్ మీడియాను ఎక్కువగా నేను వాడుతూ ఉంటాను అంతేకాకుండా నేను ఎక్కువగా యూట్యూబ్లో వీడియోస్ చూడడం వలన టైం పాస్ చేస్తూ ఉంటాను అదేవిధంగా నేను ట్విట్టర్ అకౌంట్ను కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాను ట్విట్టర్ అకౌంట్లో నేను ఎక్కువ పోస్ట్లు చేస్తూ ఉంటాను అంతేకాకుండా నేను నా జీమెయిల్ అకౌంట్ని ఎక్కువగా వాడుతూ ఉంటాను ఈ యాప్ వల్ల ద్వారా ఎక్కువగా నేను వర్క్ అది చేస్తూ ఉంటాను అందువలన ఈ యాప్లన్నీ కూడా ఎక్కువగా డైలీ నేను రోజు వాడుతాను